నా జీవితంలో ఇంతవరకు ఎటువంటి వ్యక్తిగత లక్ష్యాలు అంటూ ఏమీ లేవు ఎందుకంటే నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తీసుకొని మా అమ్మా నాన్నని బాగా చూసుకోవాలని నా లక్ష్యం లక్ష్యంగా పెట్టుకున్నాను మా మధ్య తరగతి కుటుంబాలలో అంత పెద్ద లక్ష్యాలుగా ఏమి అయితే ఉండవు ఆ లక్ష్యా నే నేను పెట్టుకున్న లక్ష్యాన్ని నేను ఎలాగైనా చేరుకోవాలి అనేసి ఎంత తాపత్రయ పడి ఇప్పుడు చదువుతూ వస్తున్నాను ఈ చదువు మధ్యలో నాకు పెళ్లి జరగడం అలాగే నా తల్లిదండ్రులని నేను దూరంగా దూరంగా దూరంగా ఉండడం వల్ల వారికి నేనెటువంటి ఏం చెయ్యలేను అన్న ఒక్క దీంట్లో ఉండంగా అప్పుడు మా భర్త అంటే నా హస్బెండ్ నన్నెంతగా ప్రేరేపించారు నువ్వు చదువుకొని నీ జాబ్ చేసుకొని నీ ఫ్యామిలీకి నువ్వు పోషించు నీ కుటుంబాన్ని నువ్వే చూసుకో నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను ఇద్దరం కలిసి కష్టపడతాము అని నన్నెంతగానో ప్రేరేపించి నన్ను ముందుకు నడిపిస్తున్నారు